నా మాతృభాష తెలుగు నేను చిన్నప్పటినుండి తెలుగు ఏ ఎన్నో విధాలు నేర్చుకున్నాను రా రాయడంతో రాయడం ద్వారా చదవడం ద్వారా ఎన్నో పుస్తకాలు చరిత్ర పుస్తకాలు ఇప్పుడూ గేమ్స్ ద్వారా అంటే గేమ్స్ ఇలా గేమ్స్ పుస్తకాలు ఇలా చ అవన్నీ చదువుకు చదివాను రాజులా కాలంనాటి పుస్తకాలు చదివాను సినిమాలు చూసి కూడా కొంచెం తెలుగు నేర్చుకున్నాను ఇలా ఎన్నో విధాలుగా నేను తెలుగు నేర్చుకున్నాను ఇంకా నేను చిన్నప్పటినుండి స్కూల్లో వీ ఈ స్కూల్లో కూడా మా ఉపాధ్యాయులుగారు ఎన్నో విధాలుగా తెలుగు గురించి చెప్పారు తెలుగు నేను ఆవిడ మా ఉపాధ్యాయుల ద్వారా నేర్చుకున్నాను మా ఉపాధ్యాయులు గారు కూడా నన్ను ఎంతో ప్రోహ ప్రోత్సహించేవారు తెలుగు నేర్చుకోవడానికి నేనూ తెలుగులో ఎంతో ఆరితేరాను తెలుగు నేర్చుకోవడంలో ఇంకా నేనూ తెలుగు ఎగ్జా ఎగ్జామ్లో కూ ఎగ్జామ్స్ కూడా చాలా బాగానే రాసే వాడ్ని తెలుగు ద్వారా తెలుగు తెలుగు ఎగ్జామ్లో తెలుగు అనేది మన మాతృభాష అందరికీ మాతృభాష తెలుగు ఎంతోమంది నేర్చుకోలేరు కానీ నాకు ఇష్టమయిన సబ్జెక్ట్ తెలుగు స్కూల్ నుండి ఇప్పటివరకు ఎప్పటికయినా నాకు ఇష్టమయిన సబ్జెక్ట్ తెలుగు ఆ భాషలో నేను ఎన్నో విధాలుగా అనుభవం పొందాను తెలుగూ లో నేను అనుభవం ఎంతో ఎ ఎన్ అనుభవం ఎంతో ఉందినేను ఇప్పటికి అయినా చాలా బాగా రాయగలను ఈ ఇఇప్పటికి అయినా ఎవరితో అయిన తెలుగు ఎంతో మంచిగా మాట్లాడగలను తెలుగుని మనం ఎక్కడయినా యూజ్ చే వాడగా వా వాడగలము తెలంగాణాలో మనము మాట్లాడాల్సిన భాష తెలుగు ఇలా ఎంతో అనుభవం ఉంది నాకు తెలుగుని మనం ఎక్కడయినా స్పీచెస్లో కూడా యూ మాట్లాడచ్చు తెలుగుని తెలుగు మాట్లాడే అప్పుడు మనం ఎప్పుడయినా నేను అసలు తడబ మాట్లాడే అపుడు నేను అసలు మాట తడబడేది కాదు కానీ ఎప్పుడయినా స్పీచెస్ ఇచ్చి ఇస్తే మాత్రం తెలుగులో నేను తెలుగుభాషలో కొంచెం తడబడేవాడ్ని కాకపోతే ఇప్పుడు కొంచెం బాగా అనుభవం పొందాను అనుభవం పొందిన తర్వాత కొంచెం అప్పుడప్పుడు మళ్ళీ తెలుగు స్పీచెస్ ఎక్కడ అయిన ఇప్పుడు ఇవ్వగలుగుతున్నాను తెలుగు అనేది నాకూ ఇష్టమయిన భాష ఈ భాషలో ఈ భాషను నేను ఎంతో మందికి నేర్పించగలిగాను బయిటి రాష్ట్రాల వాళ్ళకి కూడా నేను అనుభావం చేయించాను అలాగే నేను తెలుగులో తెలుగులో ఎంతో మందికి సహాయపడ్డాను తెలుగు భా భాష అనేది ఎక్కడికెళ్ళినా మనం మాట్లాడిగలిగే భాష నాకు తెలుగుభాష అనేది నేను వేరే భాషల కంటే తెలుగుభాష అనేది నేను చాలా మంచిగా మాట్లాడగలను తెలుగులో నేనూ ఎగ్జామ్స్ ఎంతో బాగా రా రాసాను ఎన్నో వి వివిధరకాలు టాపిక్స్ పైన నేను ఎన్నో ఎస్సెస్ కానీ ఎన్నో ఎన్నో స్పీచెస్ కానీ రాసాను ఎన్నో టాపిక్స్ పైన నేను తెలుగులో తెలుగుభాషలో రాసాను తెలుగుభాషలో నేను ఓ కొన్ని వందల ఎస్సేలు రాసాను అలా నాకు ఎంతో అనుభవం వచ్చింది తెలుగులో ఇప్పుడు ఆరితేరాను అనుభవం చాలా వచ్చింది ఇంకా తెలుగునే నేనెక్కడికెళ్ళినా మాట్లాడగలనూ ఇంకా నాకు ఏ తెలుగుభాషలో ఇం ఎక్కడ నాకు ఏమి అడిగిన చెప్పగలను ఇప్పటికి అయినా నేను తెలుగుభాషను చక్కగా మాట్లాడగలుగుతాను తెలుగుభాషలో అనుభవం నాకు వంద శాతం దాకా ఉంది ఎలాగో మనం డైలీ అంటే రోజూ మాట్లాడే భాష కూడా తెలుగునే మన ఇంట్లో మాట్లాడేభాష కూడా తెలుగునే కాబట్టీ తెలుగులో నేను చాలా అనుభవం పొందాను తెలుగుభాష అనేది మనా భారతదేశంలో రెండు రెండు తెలుగు రాష్ట్రాలలో ఇష్టమైన భాష అందరికీ అదే అందరూ నేర్చుకునే భాష అందరూ అందరికి ఇష్టమైన భాషా అందరికి మాతృభాష ప్రత్యేకకంగా మన తెలుగు రాష్ట్రాలలో తెలుగుభాష లేని ప్రజలు లేరు నూరు శాతం తెలుగు వచ్చి ఉండాలి కాబట్టి నాకు తెలుగు అంటే చాలా ఇష్టం నేను తెలుగులో ఇప్పటికీ నేను అనుభవం చాలా పొందాను ఇప్పటికి అయినా నాకు తెలుగుభాష అంటే ఇష్టం తెలుగుభాషని ఎప్పటికి మరచిపోను తెలుగుభాషని ఎప్పుడయినా తెలుగులో ఏది అయిన రాయాలంటే ఇప్పటికి అయినా రాస్తాను ఎప్పుడు మరచిపోను